హలో విశాఖ ఇంటర్నేషనల్ స్కూలా మేడం మా పిల్లల్ని ఒకరిద్దరు పిల్లలున్నారు ఒకరు సెకండ్ క్లాసు ఇంకొకరు ఎల్కేజీ వాళ్ళని మీ స్కూల్లో జాయిన్ చేద్దామనుకుంటున్నాము స్కూల్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ చెప్తారా అండి ఇద్దరిని ఇద్దరిని జాయిన్ చేస్తున్నాము కదా డిస్కౌంట్ ఏమైనా ఇవ్వగలరా మేడం డిస్కౌంట్ ఎంతివ్వగలరు మేడం వ్యాన్ ఫెసిలిటీస్ గురించి చెప్తారా మేడం స్కూల్లో గురించి యాక్టివిటీస్ ఎలాంటివి చేయిస్తారు ఏమైనా చెప్పగలరా మేడం ట్యూషన్ క్లాసెస్ ఏమైనా చెప్తారా మేడం సెకండ్ క్లాస్ వాళ్ళకి ఏమైనా ఉంటాయా ఇంకేమి లేదు మేడం ఏదైనా మంచి రోజు చూసుకుని మీ స్కూల్లో జాయిన్ చేయిద్దాము అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మేడం నమస్తే